బైకింగ్ చేసేటప్పుడు నేను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకునే కొన్ని భద్రతమ భద్రతాపరమైన అంశాల ఏంటంటే నేను తగినంత స్పీడ్లోనే వెళ్తాను ఎక్కువ స్పీడ్లో హై స్పీడ్లో నేను వెళ్ళకుండగా నా వేగాన్ని నేను కరెక్ట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ నా వేగాన్ని పెంచకుండా మధ్యలో నేను వెళ్తాను అంతేకాకుండా నేను వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించుకొని నా నా బైకింగ్కి వాటికి అద్దాలు మిర్రర్స్ ఉంచుకొని నేను వెళ్తాను అన్ని జాగ్రత్తలు తీసుకొని నేను ఖచ్చితంగా ప్రయాణానికి ముందుగా ప్రతి జాగ్రత్తను నేను తీసుకుంటాను క ఖచ్చితంగా హెల్మెటు అంతేకాకుండా నేను ఒక కాన్స్టెంట్ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకుండా నేను ఉంటాను పెట్ అవసరమైనటువంటి పెట్రోల్ అవసరమైన దానికంటే ఎక్కువగానే నేను పెట్రోల్ వేయించుకుంటాను ఎందుకంటే నా ప్రయాణంలో ఏదైనా మధ్యలో ఆగిపోతే ఇబ్బందివుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా పెట్రోల్ విషయంలోనూ జాగ్రత్తలు కలిగి ఉంటాను నా ప్రయాణంలో నేను నా దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు ఖచ్చితంగా ఉంచుకుంటాను ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉంచుకుంటాను అంతేకాకుండా నా బైక్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమ వాటిని కూడా నేను నాతో పాటు ఉంచుకొని నేను బైకింగ్కి ప్రయాణం చేస్తాను